హలో స్టేషనరీ షాపా అండీ సార్ మీ దగ్గర బ్యాగ్సున్నాయా సార్ ట్రావెలింగ్ బ్యాగ్స్ ఎంత పడుతున్నాయి సార్ ఇప్పుడు ట్రావెలింగ్ బ్యాగ్స్ మీ దగ్గర మంచి క్వాలిటీదే కావాలి సార్ ఏమేమి బ్రాండ్సున్నాయి సార్ ఒకసారి ప్రైజ్ చెప్తారా సార్ ఎక్కువనే చెప్తున్నారు కద సార్ తౌసండ్ ఫైవ్ తౌసండ్ అంటే తగ్గదా సార్ అంతేనా ఇక ఫిక్సెడ్ ప్రైజా సార్ అంటే దాంట్లో డిస్కౌంట్ ఏమైనా ఉంటాదా సార్ లేకుంటే కష్టమేనా ఓకే సార్ ఇంకా ఓకే సార్ ఇంకా అదికాకుండా మా బాబుక్కూడా బ్యాగ్స్ కావాలి సార్ బ్యాగ్స్ ఉన్నాయా ఏమన్నా స్కా స్కూల్ బ్యాగ్స్ ఎట్లుంటాయి సార్ మంచిగా అంటే మంచి క్వాలిటీగానే ఉన్నాయా సార్ స్కూల్ బ్యాగ్స్ అన్నీ అవునా సార్ ఏమేమి బ్యాగ్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర ఇంకా అవికాకుండా ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇట్టా కూడా ఉన్నాయా సార్ ఏమన్నా వచ్చి నాకు చాలా బ్యాగ్స్ అవసరమున్నాయి సార్ ఒకసారి వచ్చి మీదగ్గరొక ట్రావెలింగ్ బ్యాగ్ ఒక్కటీ స్కూల్ బ్యాగ్ తీసుకుంటా సార్ డిస్కౌంట్ వస్తుంది కదా సార్ బాగానే అవును సార్ అవసరం ఉంది సార్ ఓకే సార్ బ్యాగ్స్ అయితే అవసరం ఉన్నాయి ఇంకా అట్లనే ఏ ఫోర్ షీట్స్ ఇవికూడా కావాలి సార్ ఏ ఫోర్ షీట్స్ ఇవన్నీ ఉన్నాయా సార్ టూ బంచెస్ కావాలి సార్ మొత్తం సెట్సు ఇంకా సరే అదే బల్క్ ప్రైజులిస్తేనే మంచిగుంటుంది కదా సార్ ఇంకా నెక్స్ట్ టైం రావడానికి కూడా మాక్కూడా మంచిగనిపిస్తుంది సార్ ఎక్కడ సార్ స్టేషనరీ లొకేషన్ మన సార్ అదే సేమ్ మనకి మ్యాప్స్లో చూపించిన లొకేషన్ ఉంది కద సార్

సార్ ఎప్పుడుదాకా ఓపెన్ ఉంటుంది సార్ షాప్ టైమింగ్స్ అయ్యో సార్ రేపు నాకు ఆఫీస్ ఉంది సార్ ఆఫీస్ అయిపోయిన తర్వాతొస్తా నేను మీకు ఫోన్ చేస్తా వచ్చే ముందు ఒక ఎయిట్ తర్టీ నైన్ కాట్లా వస్తా సార్ ఓపెన్ చేసి పెడతారా సార్ రేపొక్క రోజు సార్ రేపు నేనొచ్చే ముందు ఒకసారి మీకు ఫోన్ చేస్తా అట్లనే నేను చెప్పేస్తా మీకు ఏమేమి కావాలో అప్పుడు ఆ లగేజ్ మొత్తం తీసిపెట్టేసేయండీ తీసుకొని వెళ్ళిపోతా డైరెక్ట్ మీకు పేమెంట్ చేసి ఓకేనా సార్ ఓకే సార్ లిస్ట్ ఇంకా నేను మీకు లిస్ట్ పంపిస్తా నాకొకసారి వాట్సాప్లో పిన్ చేయండి మీ లొకేషన్ ఓకే సార్ త్యాంక్ యూ సార్